ఇప్పుడు ఉన్న మొక్కల నుండి మరిన్ని మొక్కలు తయారు చేయడానికి పాటించే మెలకువలు గింజలను నాటడం గింజలు అనేవి మొక్కల పునరుత్పత్తి యొక్క ప్రాథమిక మార్గం మొక్కలు గింజలను నేరుగా నేలలో నాటవచ్చు లేదా వాటిని మొదట మొలకెత్తించడానికి ఇంట్లో పెంచవచ్చు కత్తిరింపులను నాటడం కత్తిరింపులు అనేవి మొక్కల యొక్క శాఖలు లేదా ఆకులు కత్తిరింపులను నాటడం వల్ల కొత్త మొక్కలు పెరగడానికి సహాయం పడుతుంది వేర్లను నాటడం వేర్లు అనేవి మొక్కల యొక్క మూలాలు వేర్లను నాటడం వల్ల కొత్త మొక్కలు పెరగడానికి సహాయపడుతుంది కోతలను నాటడం కోతలు అనేవి మొక్కల యొక్క కొమ్మలు కోతలను నాటడం వల్ల కొత్త మొక్కలు పెరగడానికి సహాయపడుతుంది ఈ మెళుకువలను ఉపయోగించి మనం కొత్త మొక్కలు పెంచుకోవచ్చు ఈ మొక్కలను మనం శోభనం కోసం ఆహారం కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు ఉదాహరణకు మనం ఒక పుష్పం యొక్క గింజను నాటవచ్చు ఈ గింజల నుండి కొత్త పుష్పం పెరుగుతుంది మనం ఈ పుష్పాన్నిశోభనం లేదా ఉపయోగించవచ్చు లేదా మనం ఒక కూరగాయను మొక్క కత్తిరింపులను నాటవచ్చు ఈ కత్తిరింపుల నుండి కొత్త కూరగాయలు పెరుగుతుంది మనం ఈ కూరగాయలను ఆహారం కోసం ఉపయోగించవచ్చు మొక్కల్ను పెంచుకోవడం ఒక ఆనందకరమైన ప్రక్రియ ఇది మనకు ప్రకృతితో కనెక్ట్ అవ్వడానికి మరియు ఒక మార్గం ప్రపంచాన్ని మెరుగుపరచడానికి ఒక మార్గం